నమస్కారం అండి నాకు కిరాణా సరుకులు కావాలని ఆన్లైన్లో పెడదామని చేసాను బియ్యం బస్తా కావాలి అండి బాస్మతి రైసు ఎంత పడుతుంది అండి సరే అండి అయితే నేను లిస్ట్ చెప్తాను వ్రాసుకుంటారా పంచదార కేజీ బెల్లం రెండు స్టోన్లు బెల్లం ఉంటుంది కదా గట్టి బెల్లం ఇది పటిక బెల్లం కేజీ మిరపకాయలు బస్తాల టైపు అమ్ముతారు కదా కేజీ లెక్క అది ఒకటి అంటే కారానికి కావాలి అందుకు పసుపు కేజీ ప్యాకెట్స్ ఉంటాయా మీ దగ్గర ఒక రెండు ప్యాకెట్లు చింతపండు రెండు కేజీలు ఉప్పు రెండు ప్యాకెట్లు గోధుమరవ్వ ఉంటుంది కదా మీ దగ్గర అది ఒక రెండు కేజీలు ఇడ్లిరవ్వ కేజీ సగ్గుబియ్యం ప్యాకెట్స్ టైపు ఉంటాయి కదా మీ దగ్గర సగ్గుబియ్యం హాఫ్ కేజీ పావు కేజీ లాగా అవి రెండూ రాళ్ళు ఉప్పు అంటారు కదా కళ్ళు ఉప్పు అని అవి ఒక రెండు ప్యాకెట్లు వెల్లుల్లి కేజీ గోధుమపిండి కూడా కేజీ కుంకుడు కాయలు ఉంటాయా మీ దగ్గర కుంకుడుకాయలు ఒక అర కేజీ ప్యాకెట్ అన్నమాట సేమియాలు ఒక పావు కేజీ జీడిపప్పు కిస్మిస్లు కూడా అది ఒక కేజీ ఇది ఒక కేజీ పేస్ట్ అదే పేస్ట్ ఒకటి నెక్స్ట్ టంగ్ క్లీనర్స్ సెట్స్ ఉంటాయి కదా మీ దగ్గర కోల్గేట్ కోల్గేట్ బ్రష్ కూడా సెట్ ఉంటాయి కదా మీ దగ్గర టీత్ అవి కూడా కోల్గేట్ సోప్స్ ఉంటాయి కదా మీ దగ్గర ఓకే మెడిమిక్స్ ఒక ఫోర్ సెట్స్ షాంపూ ఆల్సో హిమాలయ షాంపూ ఉంటుంది కదా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ హెయిర్ ఆయిల్ ఒకటి బాడీ లోషన్ ఒకటి బాడీ లోషన్ అయితే నివ్యా హెయిర్ ఆయిల్ వచ్చేసి పారాచూట్ అన్నమాట పౌడర్ వచ్చేసి ఒకటి ఉంటుంది కదా పాండ్స్ పౌడర్ పెద్దదే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మ్యాగీ ప్యాకెట్స్ ఉంటాయి కదా మీ దగ్గర లార్జ్వి మ్యాగీ ఒకటి అండ్ పాస్తా కూడా ఉంటే యిప్పిలో ఇవ్వండి పాస్తా కూడా అది ఒక ప్యాకెట్ ఇచ్చేయండి అలాగే బూస్ట్ కూడా లార్జ్ది ఉంటుంది కదా బూస్ట్ ఒకటి కాంప్లాన్ ఒకటి కావాలి ఫైవ్ హండ్రెడ్ అవి కూడా అవి కూడా కావాలి సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లు ఒక మూడు ఇవ్వండి జీలకర్ర పాకెట్స్ అవి మీ దగ్గర లవంగాలు జీలకర్ర అవి ఒకటి అండ్ పలావకి సంబంధించినవి అన్ని కూడా ఉంటాయి కదా మీ దగ్గర ప్యాకింగ్ లాగా చేస్తారు కదా అవి ఒకటి అండ్ టొమాటో సాస్ ఒకటి టొమాటో సాస్ ఒకటి లార్జ్ వన్ కావాలి కిసాన్ జామ్ ఉంటుంది కదా బ్రెడ్ మీద కిసాన్ జామ్ పెడతారు కదా ఆ కిసాన్ జాంని మనకి చాక్లెట్ క్రీమ్ టైపు వస్తుంది కదా అది ఒక్కటి లార్జ్ది కావాలి అది మీ వద్దు అండి బయట మేం తీసుకుంటాము సరే మీ లిస్ట్ అంతా ఎంత పడుతుంది అండి ఇంటికి డెలివరీ ఫ్రీ డెలివరీయేనా ఫోన్పే సరే అండి మీరు డెలివరీ అబ్బాయిని పంపిస్తే బిల్లు అప్పుడు పే చేస్తాను ఫోన్పే నేను చేస్తాను అండి సరే అండి థ్యాంక్స్